రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు పది వేలు ఇ ఇరవైవేలు ముప్పైవేలు యాభైవేలు లక్ష రెండులక్షలు మూడులక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షలు